తూర్పు గోదావరి జిల్లాలో అనేక ప్రసిద్ధమైన లేదా తరతరాలుగా చెప్పుకొనే స్థానిక కథలు గాథలు చాలానే ఉన్నాయి అయితే ఈ కథల్లో గాథల్లో ఈ జ ఈ జిల్లా యొక్క చరిత్ర సాంస్కృతిక సంప్రదాయాలు గురించి చాలా విజిజెయంగా తెలియజేస్తూ ఉంటారు వీటిలో మొదటిది లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణోత్సవం అనేది తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ప్రసిద్ధ హిందూ ఉత్సవాల్లో ఒకటి ఇయే ఉత్సవంగా ప్రతీ సంవత్సరం మర్చి లేదా ఏప్రిల్ నెలలో కాకినాడలో శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో జరుగుతుంది ఈ ఉత్సవం యొక్క కథ రామాయణంలోని ఒక కథపై ఆధారపడి ఉంటుంది అది ఏమిటంటే రాముడు రావణుణ్ణి చంపిన తరువాత అతను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రార్ధించి ఉన్నాడని నమ్ముతారు స్వామి రాముడి కోరికను అంగీరంచి లక్ష్మీ దేవితో కలిసి కాకినాడలో కలవాడని రాసుంది ఈ కథ ప్రాంతం యొక్క హిందూ మతపరమైన ప్రాముఖ్యతను పొందింది దాని వల్ల ఇది చాలా ప్రసిద్ధి చెందింది అంతేకాకుండా కాకినాడ పేరుకి నాంది అని ఒక పురానా కథ ఒకటి ఈ కథ ప్రకారం ఒకప్పుడు కాకినాడ ప్రాంతం అడివిగా ఉండేది ఒక రోజు ఒక కాకి ఈ ప్రాంతంలో ఒక చెట్టుపైన కూర్చొని ఉంది ఆ సమయంలో ఒక రాజు తన సైనికులతో ఈ ప్రాంతం ప్రాంతంగుండా వెళ్తున్నారంట అయితే రాజు చెట్టుకిందకి వచ్చి కాకినిచూసి దానిని చంపడానికి ప్రయత్నించాడు కానీ కాకి రాజునుండి తపించుకోని ఒక గృహలోకి దూరింది రాజు గృహలోకి వెళ్ళి కాకిని పట్టుకున్నాడు కానీ కాకి రాజునుండి తప్పించుకోని ఒక పెద్ద రాయిని రాజు మీదకి విసిరింది రాయి రాజు తలపై పడి అతను మరణించాడు ఈ సంఘటన తరువాత ఈ ప్రాంతానికి కాకినాడ అని పేరు పెట్టారని ఈ కథ ఈ ప్రాంతంలోని యొక్క పురాతన చరిత్ర తెలియజేస్తుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అంటే సార్ ఆర్ధర్ కాటన్ ఈయన అందరికీ సుపరిచితమే ఈయన విగ్రహాలు కూడా ఈ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఈ రెండు గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తూ ఉండే ఈయన పంతొమ్మిదో శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లాలో పని చేశారు అంటే ఈయన బ్రిటిష్ అధికారి సార్ ఆర్థర్ కాటన్ గారు ఈయన దొర అనమాట అయితే కాటన్ గారు ఒక మంచి పరిపాలకుడు మరియు దాతగా చాలా పెద్ద పేరు పొందాడు అతడు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు కాటన్ యొక్క కథ ఈ ప్రాంతం యొక్క బ్రిటిష్ పాలన గురించి తెలియజేస్తుంది తూర్పు గోదావరి జిల్లాలో ఈయన కట్టిన అనేకమైన డామ్లు ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ డాము ఇలాంటివి కూడా ఈయన పేరు పెట్టడానికి గల కారణం ఈయన చేసిన చాలా మంచి పనులు చాలానే ఉన్నాయి బ్రిటిష్ వారిలో ఉన్న కొంతమంది మంచి వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు అని మనం ఇప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం